మేఘనాధం గారు మీ గురించి చెప్పండి నేను పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టాను పుట్టిన ఒక ఐదు నెలలోనే మా నాన్నగారు చనిపోయారు కానీ మా నాన్నగారు చనిపోయిన వెంటనే నేను మా తాత అవ్వతోనే నేను ఉన్నాను అప్పుడు మా అవ్వ తాతయ్య నన్ను సాకారు మా మమ్మీ అయితే ఇక్కడ వద్దమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళిపో ఇక్కడ ఉండే వాళ్ళు చాలా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటారు సో నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మ మా మమ్మీని పంపించేశారు నేను మా తాతలతోనే పెరిగాను మా తాతొల్లు నాకు ఫైవ్ ఇయర్స్ వచ్చాక నన్ను ఫస్ట్ క్లాస్ చేర్పించారు ఫస్ట్ నుంచి ఐదో తరగతి వరకు ఎన్ఎస్ కాలనీలో ఉన్న విద్యా హైస్కూల్లోనే చదివాను అక్కడే ఫైవ్ వరకే చదువుకున్నాను తర్వాత ఆ ఆడ కాళ్ళ నుంచి మా తాతొల్లు సిటీ మొత్తానికి హౌస్ షిఫ్ట్ అయ్యారు అక్కడ నుంచి ఇకనుండి వెళ్లడం చాలా కష్టం అనిపించి ఇక్కడ స్కూల్ బస్సు వస్తుంది స్కూల్ బస్ వెళ్లాల్సి వస్తానని చెప్పి నన్ను కాన్వెంట్ చేర్పించారు అక్కడ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుకున్నాను అప్పుడు మా తాతొల్లు జీతం చాలా తక్కువ కాబట్టి మా తాత అయితే నన్ను పెంచడం కాని నాకు బుక్స్ తీసి ఇవ్వడం కానీ నాకు స్కూల్ ఫీజు కట్టడం కానీ అలా చాలా కష్టం చెప్పి

ఇంటర్మీడియట్ అక్కడే ఎస్ఆర్ఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అక్కడే చేర్పించేశారు అక్కడే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకోమన్నారు ఎంపీసీలో నాకు చాలా చదువు అయితే చాలా కష్టం అనిపించింది అప్పుడైతే తరువాత మా తాతోలతో మాట్లాడి ఎలాగో అలా కన్విన్స్ చేసి మా తాతని నేను సిఈసి గ్రూప్ తీసుకున్నాను సిఈసి చదువుకున్నాను ఫస్ట్ ఇయర్ అయింది సెకండ్ ఇయర్ మళ్లీ బాగా చదువుకొని మేమైతే అప్పుడు చాలా బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనుకుంటా అప్పుడు అలా ఉన్నాము అలా చదువుకొని యావరేజ్ మార్క్స్సే అంతా పాసయ్యాను ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్టే రెండు అంతా పాస్ అయ్యాను తర్వాత ఇక్కడ నుండి నాకు తిరుపతిలో ఐటిఐ లక్ష్మీపురంలో నాకు ఐటిఐ సీట్ వచ్చింది అక్కడ తీసుకువెళ్లారు అక్కడ మీకు ఏ గ్రూప్ కావాలో తీసుకో అని చెప్పి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు చూస్ చేసుకోమన్నారు అక్కడ అయితే నాకు ఎలక్ట్రిషన్ నచ్చింది ఎలక్ట్రిషన్ అయితే ఇప్పుడు వద్దు నాన్న ఎలక్ట్రిషన్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ సీటు నీకు దొరకదేమో వేరే మాక్సిమం వేరేది సెలెక్ట్ చేయాలి కాబట్టి అని చెప్పారు అక్కడ నుండి నన్ను ఫిట్టర్ టూ ఇయర్స్కి ఒకసారి నాకు బాగా ఎలక్ట్రిషన్ అయితే నాకు బాగా ఇష్టం కానీ ఆ సార్ నన్ను బాగా ఈ గ్రూపు బాగా ఉంటుంది ఈ గ్రూపు చేరు నీకు ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీస్లో నీకు వర్క్స్ వస్తాయి చాలా అని చెప్పి నన్ను చేర్పించారు టూ ఇయర్స్ అయితే నేను అప్ అండ్ డౌన్ చేశాను పుత్తూరు నుంచి తిరుపతి రోజు ట్రైన్లో వెళ్లడం కానీ రావడం కానీ చాలా కష్టం అనిపించేది అయినా పర్లేదు అనేసి వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాను మా తాతగారు చనిపోయారు మళ్లీ ఇక్కడ ఇక్కడే ఉండడం చాలా కష్టం అనిపించి మా అవ్వ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు అక్కడ వెళ్ళాము అక్కడ మా అమ్మమ్మ అయితే బాగా చూసుకుంటూ ఉండింది హ్యాపీగానే ఉన్నాము కొన్ని రోజుల తర్వాత మా అవ్వ కూడా చనిపోయింది దాని తర్వాత మా మమ్మీ మమ్మల్ని పోషిస్తుంది బాగా చూసుకుంటుంది తను ఒక్కరే తన తను ఒక్కతే పనులకి వెళ్తుంది చాలా కష్టపడుతుంది చాలా కష్టపడి సాకింది నేను ఇంకా ఏం చేయకుండా ఇంకేం చేయలని పరిస్థితుల్లో ట్రైన్ పాస్ కట్టడం కానీ చాలా చాలా కష్టమైంది నేను అప్పుడప్పుడు వర్క్స్ వెళ్లి తర్వాత ట్రైన్ పాస్ కట్టుకొని తిరుపతిలో ఐటీ చేశాను తిరుపతిలో ఫస్ట్ ఇయర్ ముగిసింది దాని తర్వాత నాకు ఫిట్టర్ వల్ల కొద్దిగా అవగాహన వచ్చింది ఎందుకంటే అక్కడ నాకు ప్రాక్టికల్స్ పెట్టారు ప్రాక్టికల్స్ వచ్చి ఒక సం ప్లేసెస్ పెడతారు అక్కడ నేను చూస్ చేసుకుంది సిఆర్ఎస్ అని రేణిగుంటలో పెద్ద ఇండస్ట్రీ ఆడక్కడ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళాము అక్కడ టూ ఇయర్స్ కోర్స్ అక్కడే మేము చేసాము అంటే బాడీ వర్క్స్ పెయిన్స్ అవి ఇవి బాగా నేర్పించారు చాలా బాగా నేర్చుకున్నాము మా సార్ అయితే మమ్మల్ని అప్రిషియేట్ చేశాడు పర్లేదురా మీరు ఎలాగైనా పెద్దోళ్ళు అయిపోతారు అని చెప్పాడు అప్పుడైతే ఆయన మాట వినగానే మాకు కూడా బూస్టప్ జరిగాయి హ్యాపీగా ఉన్నాము చదువుకున్నాము అక్కడే బాగా ఎంజాయ్ చేశాము దాని తర్వాత మా సార్ మా తరఫునుండి ప్రాక్టికల్ చేపించాడు చేసుకున్నాము టూ మంత్స్ అయ్యింది మాకు సర్టిఫికెట్స్ ఇవ్వాలి అనేసి మమ్మల్ని ఆధార్ కార్డ్ కానీ మిగతా మీ ప్రూఫ్స్ కానీ ఏవి ఉన్నాయో రేషన్ కార్డ్స్ కానీ అవి తెమ్మన్నారు తీసుకెళ్లాము అవి అంతా ఎంటర్ చేసుకొని మాకు ఒక ప్రాక్టికల్ జరిగినాక ఒక సర్టిఫికెట్ ఇచ్చినారు ఇక్కడ ప్రాక్టికల్ జరిగింది మా పేరు మీదుగా అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఇదైతే మీరు ఎక్కడ చూపించిన మీకు ఒక పేరు వస్తుంది సర్వీస్ ఉన్నట్టు మీకు వెంటనే జాబ్ కూడా వస్తాది అని చెప్పారు అది తీసుకెళ్లి ఇచ్చారు మాకు దాన్ని తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ప్రాక్టికల్ ప్రాక్టికల్స్లోనే పాస్ చేసేశారు చేసిన పర్ఫామెన్స్ చూసి సెకండ్ ఇయర్లో అయితే ప్రాక్టీ ప్రాక్టికల్స్ జరగకుండా పూర్తిగా ఎగ్జామ్స్సే అంతా ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి మమ్మల్ని ఎగ్జామ్స్ కోషన్ పేపర్స్ కాని అలా చదువుకొని అని చెప్పి అలా చాలా పేపర్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ పెట్టడానికి ముందే మాకు ఇలా రాయాలి ఇలా ఉండాలి ఇలా డిసిప్లైన్గా చేసుకోవాలి ఫస్ట్ రావడం పోవడం మనం ఉండడం దాన్నిబట్టి ప్రాక్టికల్స్లో కొన్ని మార్క్స్ వేస్తారు అబ్బా అని చెప్పి మా సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మేము ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాము నడుచుకున్న తర్వాత ఎగ్జామ్స్ ఎగ్జామ్ హాల్స్కు వెళ్లాము అడ మా సార్ చెప్పాడు ప్రాక్టికల్స్లో ఏమేమి చెప్పాడో అవే వస్తాయి అని చెప్పాడు మా సార్ చెప్పినట్టు అవే వచ్చాయి మాలో మాకు తెలిసినట్టు సొంతంగానే రాశాము మేము చదువుకున్నా అంతగా చదువుకోలేదు ప్రాక్టికల్స్ చేశాముగా సో దానికి దాన్నిబట్టి మా సొంతంగా రాశాను రాసి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి ఎయిటి ఎయిటి త్రీ వచ్చింది మళ్లీ మా సార్ మమ్మల్ని పిలిచాడు హాల్ టికెట్స్ తీసుకుందురా రండి అనేసి వెళ్ళాము హ్యాపీగా మా సార్ ముఖంలో వెయ్యి దీపాలు వెలిగాయి ఆయన మమ్మల్ని చూసాడు చూసి బాగా సంతోషించాడు పర్లేదు అబ్బా మన పిల్లకాయలు అందరూ పాస్ అయ్యారు అని చెప్పి మమ్మల్ని అంతా అప్రిషియేట్ చేసి ఇక్కడ వెళ్ళండి ఈ ఇండస్ట్రీలో బాగుంటుంది ఇండస్ట్రీలో మా పేరు చెప్పండి ఇక్కడ నుంచి వచ్చామని చెప్పండి మీకు కన్ఫామ్గా జాబ్ ఇస్తారు అని చెప్పారు అక్కడ నుంచి మా సార్ చెప్పినట్టు ఆ హాల్ టికెట్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మా ప్రిన్సిపాల్ని కలుసుకున్నాము ప్రిన్సిపల్ సార్ మీ క్లాస్ టీచర్ని రమ్మని చెప్పండబ్బా అని చెప్పారు ఆయన ఆయన వచ్చి పిలుచు పిలవగానే ఆయన వచ్చి మమ్మల్ని అంతా చూపించి వీళ్లంతా మా స్టూడెంట్స్ఏ సార్ అంతా గుడ్ బిహేవర్ సార్ అని చెప్పాడు ఆయన కాంటాక్ట్ సర్టిఫికెట్ ఒకటి ఇచ్చాడు ఇది ఎక్కడికి వెళ్ళినా చూపించండి దీన్ని బట్టి మీకు కన్ఫామ్గా మీకు పని అవడం పని అవడం జరుగుతుంది ఎందుకంటే ఇది మస్ట్ ఎక్కడికి వెళ్లినా దీన్ని మీ బిహేవియర్ బట్టే ఇది ఇస్తున్నాను మీరు తీసుకెళ్లండి కన్ఫామ్గా మీకు జాబ్ వస్తుంది అని చెప్పారు అది తీసుకున్నాను దాని తర్వాత ఆడ నుండి పుత్తూరుకి వచ్చాను పుత్తూరులోనే బాగా చదువుకున్నాను చదువుని చూసి పుత్తూరులో చదివే మా లెక్చరర్ ఇక్కడికి రండి ఇక్కడ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పాడు అమర్ రాజా కంపెనీ చేర్పిస్తా అని చెప్పాడు అక్కడికంత వద్దు సార్ మా సార్ చెప్పినట్టు మేము ప్రాక్టికల్ చేస్తే మాకు వర్క్ వస్తుంది అని చెప్పాడు ఇండస్ట్రీలో ట్రై చేసాము చెన్నైలో మాకైతే జాబ్ కన్ఫామ్గా దొరికింది దొరికినట్టు మేము హ్యాపీగా చేసుకుంటున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు ఫైవ్ మెంబర్స్ హ్యాపీగా చేసుకుంటున్నాము మా స్కూల్ లైఫ్లో జరిగినట్టు అందరూ అందరూ మా ఫ్రెండ్స్ అంతా కలసి వెళ్ళాలి అనుకున్నాము కానీ మా ఫైవ్ మెంబర్స్కే సీటు వచ్చింది మేము బాగా హ్యాపీగా చేసుకుంటూనే ఉన్నాము మాకు బస్సు ఫెసిలిటీ బస్సు ఫెసిలిటీ లేదు అప్పుడు అయినా మేము ట్రైన్స్లో వెళ్దాం బస్సెస్లో వెళ్లి రావడం అలా రావడం చేసుకొని వర్క్ హ్యాపీగా చేసుకున్నాము ఆ వర్క్ అయిన తర్వాత ఆ మంత్లి మంత్లి టు ఫోర్ డేస్ ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చేసి బాగా హ్యాపీగా ఆడుకొని పాడుకొని మా ఫ్రెండ్స్తో కూడుకోనీ మా ఫ్యామిలీతో కూడా కానీ అంతా కలిసి మెలిసి హ్యాపీగా ఉండి మళ్ళీ మంత్లీ స్టార్ట్ స్టార్ట్ అయినప్పుడు మళ్లీ వెళ్ళిపోతాము వెళ్ళిపోయి మళ్లీ మా వర్క్ చూసుకుంటూ అలా ఉన్నాము కొన్ని రోజుల తర్వాత మాకు కష్టం అనిపించింది ఇంత దూరం పోవడం రావడం అనేసి మా ఇంట్లో వాళ్లయితే మీ మీకు ఏది వస్తుందో అదే చెప్పేసి నిలిచిపోండి రా పరవాలేదు వేరే జాబ్ అయితే ట్రై చేయండి పక్కన అని చెప్పి నిలిపేశారు అలానే ఉండి మా పక్కనే ఒక కంపెనీ అని చెప్పేసి అక్కడ సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు నాకైతే నేను చదువుకున్న అంది అయితే సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చాక నాకు తెలిసి అదే జాబ్ మీద నేను సెటిల్ అయిపోదాం అనుకున్నాను అక్కడ నుండి నేను ఆ వర్కే చేసుకుంటూ అప్పుడు ట్వెల్వ్ థౌసండ్ ఇస్తున్నారు సో బెటర్ పర్వాలేదని చెప్పేసి అక్కడే చేసుకుంటూ ఉన్నాను దాని తర్వాత అక్కడ నుంచి నన్ను వేరే కంపెనీకి ప్రమోట్ చేస్తా అని చెప్పారు వెళ్ళగానే అక్కడ